మేము విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాము మా పాన్ కార్డ్ అవసరమని చెప్పారు మా పాన్ మేము పాన్ కార్డ్ అధికారులను సంప్రదించాము మా పాన్ కార్డ్ యొక్క డిస్ప్యాచ్ స్టేటస్ గురించి వివరించాము మా రసీదు సంఖ్య మరియు పుట్టిన తేదీ వారికి అందించాము మేము విదేశాలకు వెళ్ళా వెళ్ళాలని మా పాన్ కార్డు వారికి అందించాము ఆ వివరాలు వారికి పాన్ కార్డు గురించి వారికి వివరాలు అందినాయో లేదో మేము తెలుసుకోవాలని తనిఖీ చేయాలని కోరుచున్నాము